హలో జ్యువెలరీ కస్టమర్ షాప్ నుంచి అండి మాట్లాడుతున్నాను మీరు చెప్పండి నేను చెప్తాం అండి మా మా దాంట్లో జ్యువెలరీ ఉంది న్యూ మోడల్సు తీసుకుంట్రా అండి లవంగ హారం నక్లెసు కమ్మలు బుట్టలు అన్నీ రకాల హారమ్స్ ఉన్నాయి డైమండ్స్ రేటు వన్ తులం తులానికి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి డిస్కౌంట్ ఒక టెన్ పర్సెంట్ అండి అవునండి అన్నీ రకాల మంచి న్యూ డిజైన్స్ ఉన్నాయండి మా దాంట్లో అవునండి తీసుకుంట్రా అండి ఇంకా ఏమన్న అడుగుతారా మమ్మల్ని అన్నీ ఉన్నాయ్ బ్రాస్లెట్సు చైన్సు మాటీలు కమ్మలు వడ్డాణాలు అన్నీ ఉన్నాయండి అన్నీ రకాల డైమండ్స్ ఉన్నాయి జూలరీస్ ఉన్నాయి పిక్స్ పెట్టమంటర్రా అండి సరే అండి మరి అదే తీసుకుంటారా మరి కమ్మలు ఎన్ని ఎన్ని ఎన్ని తులాలు తీసుకుంటారు అండి

రెండు తులాల అండి ఇంకా ఇంకా ఏమన్న తెలుసుకోవాలి అనుకుంటున్నారా మంచి కంపెనీవి అన్నీ